నేను ఆన్లైన్ తెలుగు పత్రికలను అన్వేషించాను ముద్రించిన తెలుగు పత్రికలు కూడా నేను అన్వేషించాను కానీ ఆన్లైన్ తెలుగు పత్రికలతో పోలిస్తే ముద్రించిన తెలుగు పత్రికలే చాలా అణకువ కలిగి ఉన్నాయని నా అభిప్రాయము ఎందుకంటే ఆన్లైన్లో మనము తెలుగు పత్రికలను చదవడం ద్వారా మన కంటికి చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉన్నది అదే ముద్రించిన పత్రికలు మనం చదివితే మన కంటికి ఏ ఇబ్బంది లేకపోగా మంచి వాతావరణంలో వాటిని మనం చదివిన వాళ్ళము అవుతాము